హలో సార్ ఇదీ రెస్టారెంటేనా సార్ సార్ నేను ఒక వివరాలని తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను అడ్వాన్స్ రిజర్వేషన్ బుక్ చేసుకుంటే దాని మీద మీ రెస్టారెంట్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్ అంటే నేను ముందుగా ముందస్తు రిజర్వేషన్ కనుక చేపించుకుంటే బుగ్ చేసుకుంటే దానిమీద మీ రెస్టారెంట్ వాళ్ళు ఏమైనా మాకు ఆఫర్ని ఇస్తున్నారా సార్ అదే వివ్రాలు నేను కనుక్కోవాలనుకుంటున్నాను సార్ దయచేసి ముందస్తు రిజర్వేషన్ పైన ఏదైనా ఆఫర్ ఉందో మాకు తెలియజేయగలరా సార్